పెళ్లి అనేది ఒక సాంప్రదాయ వేడుక ఏ సాంప్రదాయంలో అయినా సరే పెళ్లి అనేది అందరూ చాలా ఘనంగా వైభవంగా చేసుకోవాలనుకుంటారండి ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరు జీవితంలోను ఒక్కసారే చేసుకుంటాం కాబట్టి అందరూ కూడా బంధుమిత్రులు పీల్చుకొని ఎంత దూరం బంధువులైన వాళ్ళు వచ్చేవరకు ఆగి ముహూర్తాలవి పెట్టుకుని ఎవరి సాంప్రదాయాల్లో వాళ్ళు మంచిగా ఎంతో వైభవంగా ఘనంగా పెళ్లి అనేది జరుపుకుంటారండి అలా పెళ్లికి వచ్చేవాళ్ళు వాళ్ళకి తగినంత బహుమతులు ఏదో ఒకటిచ్చి వెళ్తూ ఉంటారు వధు వరులను ఆశీర్వదించి వాళ్ళకి తగినంత తోచినంత ఏ ఒక బహుమతులు అంటే గోల్డ్ ఉంగరం అవ్వచ్చు లేదా చైను కానీ ఏదైనా వెండివి గ్లాసు కుందులు లేదా వెండి ప్లేట్ అలా ఏమైనా సరే బంధు మిత్రులు ఇంకా ఎవరైతే మిత్రులు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకు తగినంత తోచినంత బహుమతులు ఇచ్చి వెళ్తూ ఉంటారండి ఆశీర్వదించి వెళ్తారు అదే కట్నం ఎవరు ఇస్తారు అంటే నాకు తెలిసి కట్నం అయితే మన హిందూ సంప్రదాయ ప్రకారం తల్లిదండ్రులు పెడతారండి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళకి కట్న కానుకలనేవి పెడతారండి ఆ కట్న కానుకలు ఏ రూపంలో అయినా పెట్టొచ్చు అంటే ఒక డబ్బు రూపంలో కానీ నగదు రూపంలో కానీ స్థలం రూపంలో కానీ లేదనుకుంటే ఇంకా కారు బండి అలా ఏ రూపంలో అయినా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఒక ఏదైనా ఒక గిఫ్ట్గా ఒక బహుమతి లాగా ఇచ్చేదాన్నే కట్నం అంటారు ఆ కట్నం అనేది ఎందుకు ఇస్తారంటే జీవితంలో ఒక్కసారే పెళ్లి చేస్తారు కాబట్టి అంటే గుర్తుగా ఏదో ఒక బహుమతి ఇచ్చినట్టు ఉంటుంది అని ఆడపిల్లకి ఆ కట్నం అనేది ఇస్తారండి ఒక గుర్తుగా ఉండడం కోసం అలా కట్నం అనేది తల్లిదండ్రులిస్తారు ఇంకా ఇతర ఇతర బహుమతులు వచ్చేసి బంధుమిత్రులు కాని ఇంకా దూరపు చుట్టాలు కానీ ఎవరైతే పెళ్లికి వస్తారో వాళ్ళందరూ ఆనందంగా గడిపి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఏదో ఒక కానుక బహుమతి వాళ్ళకు తగినంతగా ఇచ్చి వెళ్తూ ఉంటారండీ ఇది